నేను ముప్పై రెండు సైజు గల ప్యాంటును కేఎల్ టెక్స్టైల్స్ నందు తీసుకోవడం జరిగింది ఈ యొక్క బ్రాండేడ్ కంపెనీ లియో ఇది వచ్చి బ్రాండేడ్ కంపెనీ ఎందుకంటే చాలా ప్రొడక్టు కూడ చాలా అత్యంత ప్రాధాన్యతగా ఉంది చాలా ఇష్టపూర్వకంగా నేను అక్కడ కొనుగోలు చేయడం జరిగింది ఎందుకంటే నేను కొనుగోలు చేయడం ద్వారా ఆ కలర్ పోకుండా ప్యాంటు షేడ్ అవ్వకుండా చాలా బాగా క్లాతు కూడ అంతా ఫ్లైను గాను అంతా ఇదిగాను ఉంది ఎందుకంటే యొక్క క్లాతు చాలా స్మూతుగా ఉంది దీన్ని నేను నా యొక్క ఫ్రెండ్స్కి కూడా నేను ఎక్కడ కొనుగోలు చేశాను అనేది వాళ్ళకి కూడ నేను చెప్పడం జరిగింది వాళ్ళు కూడ ఆ యొక్క కేఎల్ షాపు నందు కూడ బ్రాండేడ్ కలిగినటువంటి ప్యాంట్ను వాళ్ళు కొనుగోలు చేశారు ఆ యొక్క ప్యాంటు ద్వారా కొనుగోలు చేసిన దాన్ని ప్యాంటు అది బటన్ కానీ స్టిచింగ్ కానీ ఎక్కడ కానీ ఎటువంటి డెమేజు అనేది ఆ యొక్క ప్యాంటులో లేదు ఎందుకంటే క్లాతు కూడ అంత బ్రాండేడ్ అయినటువంటి క్లాతు దీని ద్వారా చాలా మంది ఫ్రెండ్స్ ఎక్కడ తీశావు అనేసి మమ్ములను అడగడం మేము వాళ్ళకి ఆ యొక్క ప్యాంటు గురించి ఆ యొక్క షాపు వివరాలు గురించి ప్రొడక్టు గురించి వాళ్ళకి తెలియపరచడం ద్వారా వాళ్ళు వెళ్ళి ఆ యొక్క వాళ్ళు కూడ ఆ వాళ్ళకి కలిగిన తోచినటువంటి ప్యాంటును వాళ్ళు కొనుగోలు చేయడం జరుగుతుంది ఈ విధంగా ఆ షాప్ నందు ఫెస్టివల్ కానీ పండుగలకు కానీ దీపావళి క్రిస్మస్ న్యూ ఇయర్ అలా ఫెస్టివల్ కానీ రంజాన్ అలా అటువంటి పండుగలకు ఆ షాపు నందు అనేక రకాలుగా వివిధ రకా వివధ రకాలైనటువంటి కార్గో ఫ్యాంట్లు జీన్స్ ఫ్యాంట్లు ఇలా చాలా ఫ్యాంట్లు వాళ్ళు షాపు వాళ్ళు కూడ యజమాని సంస్థ వాళ్ళు కూడ తెచ్చిపెట్టడం కొన్ని ఆఫర్లు పెట్టడం దీన్ని మా వ్యక్తులు మేము ఆ వ్యక్తులు కానీ స్టూడెంటు కానీ ఇలా ఎంప్లాయిస్ కానీ చూసి వాళ్ళకి చెప్పడం తీసుకోవడం ద్వారా అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి వస్తువుగా ఈ ప్యాంటుని ప్రొడక్ట్ని మేము భావించడం జరుగుతుంది దీని ద్వారా అనేక మంది ఆ ఎక్కడ ఈ ప్రొడక్ట్ తీసావు దీని యొక్క విలువ ఎంత దీని యొక్క ఖరీదు ఏమి దీనిలో ఉన్నటువంటి క్వాలిటీ ఏమి తిక్నెస్ ఏమి అని అడిగేవారు మేము కూడ ఇక్కడ వేరేచోట తీసాము పలానా ఈ అక్కడ కంపెనీ నందు ఆ దానియందు ఆ యొక్క టెక్స్టైల్స్ నందు ఆ షోరూమ్ నందు మేము తీయడం జరిగింది అనేసి కూడ మేము వేరే వేరే వ్యక్తులకు మేము తెలియపరచటం కానీ చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ప్రొడక్ట్ అనేది చాలా అత్యంత ఖరీదు కలిగినటువంటి ప్రొడక్టు ఇలా జీన్స్ ప్యాంటు కానీ క్లాతు కానీ బాగా ఉంటుంది దీని బటన్ కానీ ఎక్కడా కానీ సైడులో కానీ ఎక్కడా డ్యామెజ్ అనేది ఉండదు ప్యాంటు వచ్చి వ్యక్తిపరమైనటువంటి కొలతలతో వాళ్ళ వాళ్ళ కొలతలు తగిన విధంగా ప్యాంటు ఉంటుంది ఎందుకంటే ప్యాంటు ద్వారా ఫ్యాంటు అనేక బ్రాండులు ఉంటుంది అనేక సైజులు ఉంటుంది ఈ ఫ్యాంటు తీసుకున్న వాళ్ళు కూడా అత్యంతగా ఇష్టపడి వాళ్ళు ఇష్టపూర్వకంగా కొనుగోలు చేసేవారు ఈ విధంగా బ్రాండేడు కలిగినటువంటి ఫ్యాంట్